ఇంటర్నెట్ ఆటలు గతంలో కంక్షన్ ఆధారిత ఆటలుగా ఉండేవి అంటే ఇంతకుముందు గతంలో ఇప్పుడు కాదు గతంలో వీటిని మనం ఆధారిత ఆటలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వీటిని టెలిఫోన్ వల్ల ద్వారా మరియు ఇతర ఇతర ఇంటర్నెట్ ఆటల ద్వారా కూడా మనం వీటిని ఆడుకోవచ్చు దీనివల్ల మనకు ఎంతో ఏమంటారు వ్యాధులు వస్తూ ఉంటాయి చాలా రకాలుగా ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి ఎక్కువ సమయం కూర్చుని ఆడటం వల్ల మనకు అన్ని బలహీన పడుతూ ఉంటాయి మన మాంశాలు ఇలా ఎన్నో మోకాలు కానీ వెన్ను కానీ మెడ కానీ ఎన్నో ప్రాంతాలలో మనకు నొప్పులు ఏర్పడుతూ ఉంటాయి వీటివల్ల మనకు ఎక్కువ సమయం గడిపే వలన మనకు కంటికి కనిపించిన సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి మనం దీంట్లో ఎక్కువసేపు ఇంట్లో గడపడం వ గడపడం వల్ల పిల్లలు ఇతరులతో సమాజంగా సాంఘికంగా సంబంధం పెట్టుకోలేకపోవడంలో కష్టపడుతూ ఉంటారు అంటే మనకి ఇందులో ఇది ఒకటే దగ్గరకు కూర్చుని చూడడం వల్ల మనకు శరీరం అనేది పెరుగుతూ ఉంటుంది బరువు